హలో చెప్పండి అండి

ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చేయించుకున్నారు అండి ఎంతమందికి

టుమారో అదేలేండి అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది ఆ టిక్కెట్లకు వచ్చి రెండు వేలు అయ్యాయి రెండు వందలేమో తీసుకుంటారు పద్దెనిమిది వందలు మీకు ఇస్తారు రెండు రోజుల్లో మీకు డబ్బులు వస్తాయండి మెసేజ్ వస్తుంది సరే ఓకేనండి

ఏం లేదు సరే అలాగే అండి అలాగే పడతాయి రెండు రోజుల్లో పడతాయండి సరే ఓకే సరే థ్యాంక్ యూ